అవునండి చెప్పండి అవునండి గుత్తక అండి ఎంత కావాలండి అంతనా కొంతగానా యాభై సెంట్లు కాకుండా పూర్తిగా ఇస్తామండి మేము కూడా చాలా రోజుల నుంచి దాన్ని ఏం పండించడం లేదు అది అందుకని పూర్తిగా ఇచ్చేస్తామండి పూర్తిగానే ఇస్తామండి అదీ అది మామూలుగా కూరగాయలకు లేదంటే సీజనల్ పంటలకి అలా ఉపయోగపడుతుందండి

వేసుకోవచ్చండి న ఇష్టము ఆ ఇకరాక లక్ష అనుకుంటున్నామండి ఎగరాక లక్షా సంవత్సరానికి సరే అండి అట్లయితే ఐదు పర్సెంట్ పండిన దాంట్లో మాక వచ్చేటట్లా చూడండి ఐదు పర్సెంట్ పండిన పంటల ఐదు పర్సెంటు హలో గుత్తలు గుత్త మీరు మీరు ఎంతద్దామనుకుంటున్నారు మేమైతే లక్ష చుట్టుపక్కల వాళ్ళు లక్ష యాభై తీసుకుంటన్నారు మేము లక్ష తీసుకుందాం లక్ష తీసుకుంటానుం ఎందుకంటే మేము పండించడం లేదు కాబట్టి కొంచెం మోటరు అ మీరే బాగాా చుట్టుపక్కల లక్ష యాభై వేలుంంది లేదంటే మా ప మా దాంట్లో బోర్ కొంచెం పని చేయడం లేదు మేము వాడడం లేదు కాబట్టి అది ఇ కరెంట్ ఏర్పాట్లన్నీ మీరే చేసుకొని మీరే వాడుకోవచ్చండి అందుకు లక్ష చెప్తున్నాము ఆ ఆ సరే ఆ పంపిస్తానండి ఏకేదిీ అీ చెప్తే దాని సరే అండి